హలో చెప్పండి

ఓకే మ్యాడం మ్యాడం చేసేసా నాకు ఫిఫ్టీ కంపెనీస్తో టైఅప్ ఉంది మళ్ళీ ట్వంటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉంది ఇంకా ఏమైనా ఎక్స్టర్నల్ కోర్స్ ఏమన్నా చేసున్నురా

రిజిస్ట్రేషన్ ఫీజ్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మ్యాడం

నో మ్యాడం రిజిస్ట్రేషన్ ఫీజ్ కమ్ లేదు మ్యాడం లేదు ఒక ఆఫీస్ ఉంది మ్యాడం రెస్యూమ్ ఫార్వర్డ్ చేశాను కంపెనీకి వాళ్ళు ఏమన్నారు సెలెక్ట్ అయిపోతుంది మంత్లీ టూ పర్సెంట్ టూ మంత్స్ కట్ చేస్తాను మ్యాడం అవును అవును మ్యాడం

ఎంతమంది మ్యాడం మేము టాప్ ట్వెంటీ ప్లస్ కంపెనీస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉంది మ్యాడం ఫార్వర్డ్ చేస్తా ఉన్నాను రిపేర్ వచ్చింది నేను కాల్ చేస్తాను మ్యాడం

సరే మ్యాడం రిజిస్ట్రేషన్ చేయండి మ్యాడం రిజిస్ట్రేషన్ చేయిపోతుంటే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను షూర్ మ్యాడం చూస్తా మ్యాడం త్యాంక్ త్యాంక్ యూ మ్యాడం